నాకు నా జీవితంలో గుర్తుండే అత్యంత ఇష్టమైన ప్రయాణం ఏదైనా ఉంది అంటే అది నా పదవ తరగతి పరీక్షలు అయిపోయాక మేము తిరుపతికి వెళ్ళాము అదికాక నాకు అక్క అక్కడికి వెళ్ళడం చాలా బాగా నచ్చింది ఈ సాయంత్రం ఐదు గంటలకి మేము హైదరాబాద్ నుండి రాయలసీమా ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్లో వెళ్ళాము అక్కడికి చేరేలోపు ఉదయాన్నే ఎనిమిది గంటలు అయింది మేము తిరుపతికి వె వెళ్ళే సమయంలో అక్కడ రద్దీ చాలా ఉంది అదికాక ఎటు చూసినా గోవిందామయం అందరూ గోవిందా గోవిందా అంటూ భక్తిలో మునిగిపోయారు నాకు ఎందుకో అని ఆ నగరం అనేది చాలా బాగా నచ్చింది అడ అడవిలో మధ్యలో శేషాచలం అడవిలో చాలా అంటే చాలా బాగా నచ్చింది తిరుపతి తిరుపతికి వెళ్ళగానే అక్కడ దర్శనంలో మాకు ఇరవై నాలుగు గంటల సమయం పట్టింది భోజనాలు మరుగుదొడ్లు అంతా సౌకర్యం అంతా బాగుంది నగరం కూడా అభివృద్ధి చెందింది అడవిలో అడవి మధ్యలో ఉంటుంది ఇన్ తిరుపతి ఎందుకు అంత ఇష్టం అంటే అక్కడికి వెళితే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది అదికాక భక్తులు కొలు కొలు కలియుగ దైవం భక్తులు మొక్కిన మొక్కులు అన్నీ అక్కడ తీరుస్తాడు దేవుడు అని నమ్మకం తిరుపతిలో మేము చాలా బాగా సంతోషంగా గడిపాము గడిపిన మూడు రోజులు అదికాకుండా అక్కడ తినడానికి మనుషులకు కొదవలేదు అక్కడ వెంగమాంబ ప్రసాదం అని ట్రస్ట్ ఉంటుంది అక్కడ డైలీ రోజూ మూడు పూటలు అక్కడే ఉచితంగా అన్నదానం కార్యక్రమం చేస్తారు అదికాక అది భారతదేశంలోనే అత్యంత అన్నదానాలలో అది కూడా ప్రముఖ స్థానంలో ఉండడం విశేషం అదికాకుండా తిరుపతి క్షేత్రం అనేది భారతదేశంలో అన్నిటికంటే అదే ప్రముఖ క్షేత్రాలలో ఉంటుంది భారతదేశ నలువైపుల నుంచి ఆ మందిరానికి వస్తారు అదికాకుండా రైలు ప్రయాణం కావు రైలు ప్రయాణం వలన రైలులో మా కుటుంబంతో పాటు మా బా మా బాబాయ్ వాళ్ళ కుటుంబము అందరం సరదాగా గడిపాము అదికాకుండా మేము రిజర్వేషన్ చేసుకున్నాము కాబట్టి అంత దూరం సౌకర్యవంతంగా వెళ్ళా వెళ్ళాము ఆరు వందల కిలోమీటర్లు ఏడు ఆరు వందల యాబై ఏడువందల కిలోమీటర్లు అయినప్పటికీ చాలా వెళ్ళినట్టే అనిపించలేదు అక్కడ కూడా అలానే ఉంది అందుకే తిరుపతి అంటే మాకు చాలా ఇష్టం తిరుపతికి లైఫ్లో ఎన్నిసార్లు అయినా వెళ్ళాలని ఉంటుంది ఎందుకంటే అది ఒక తెలుగు వాళ్ళు అనేది తిరుపతికి వెళ్ళడం తెలుగువాడిగా తిరుపతి అది మన రాష్ట్రంలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా వెళ్ళి ప్రదర్శించాలి భారతదేశం నలువైపుల నుంచి వస్తారు తిరుపతిలో అదికాకుండా వేరేవి కూడా ఉంటాయి జటాయువు అక్కడ ఉచిత బస్సులు ఉంటాయి వేరే తీర్థ క్షేత్రాలకు తీసుకెళ్ళడానికి ఆ వాటిలో కూడా ప్రయాణించవచ్చు శేషాచలం అడవిలో ఎన్నో వింతలు విచిత్రాలు ఉంటాయి అక్కడికి కూడా తీసుకువెళతారు తిరుపతిలో అదేకాకుండా తిరుపతి లడ్డు చాలా అంటే చాలా ఫేమస్ ప్రపంచవ్యాప్తంగా తిరుపతి తిరుపతిలో ఎయిర్పోర్ద్ కూడా ఉంది అదికాకుండా ఆహ్లాదకరమైన వాతావరణం వర్షాలు ఉంటాయి జలపాతాలు ఉంటాయి అంతేకాకుండా తిరుపతి తిరుపతిలో లడ్డు చా తిరుపతి తిరుపతి నుంచి మన భారతదేశంలో ఎక్కడికైనా రైలు సదుపాయం విమాన సదుపాయం ఉంది కావునా ప్రజలు కూడా ఎక్కువే ఉంటారు తిరుపతిలో మనము దర్శనం కోసం వెళ్ళేటప్పుడు ఓపిక వహించాలి అదికాకుండా అక్కడ మనకు ఉచిత ఉచితంగా ఉండడానికి గదులు కూడా ఉంటుంది అందుకే ఏ దానికి కొదువలేదు కాబట్టి ఫ్యామిలీ కుటుంబంతో ఎంజాయ్ చేసాము అదికాకుండా చాలానే చాలా వేరే క్షేత్రాలకు కూడా వెళ్ళాము అక్కడి నుంచి శ్రీకాళహస్తి కాణిపాకం తిరువన్నామలై ఇలా వేరే యాత్రలు కూడా తిరిగాము కావునా అందుకే ఆ యాత్ర అనేది నా నాకు నా అన్ని యాత్రలతో పోలిస్తే తిరుపతి అనేది ప్రథమ స్థానంలో ఉంటుంది ఈ కుటుంబంతో విలాసవంతంగా అన్నీ అన్నీ ప్రాబ్లమ్స్ ప్రక్కనబెట్టి ప్రశాంతంగా వెళ్ళి వచ్చాము తిరుపతి వెళ్ళడం వలన మా మనసు కూడా ప్రశాంత పడింది మా మొక్కులు తీర్చుకున్నాము అదీకాక ఫస్ట్ టైం మొదటిసారి కావునా మాకు చాలా ఆనందంగా అనిపించింది అంత దూరం వెళ్ళడం మార్గమధ్యలో రైలులో నుంచి మంచి మంచి ఈ కొండలు దృశ్యాలు చూసాము కావున చాలా బాగా అనిపించింది తిరుపతికి వెళ్ళాలి అంటే మనకు ఎక్క హైదరాబాద్ నుంచి చాలా సౌకర్యం ఉంటుంది మా నాన్న అమ్మ నాన్నతో తమ్ముడితో ఆ చెల్లెళ్ళతో అందరితో సంతోషంగా వెళ్ళి వచ్చాము దేవుడి కృప వల్ల అందుకే నాకు తిరుపతి అంటే నాకు చాలా ఇష్టం అన్నీ నేను తిరిగిన అన్నీ ఈ యాత్రలతో పోల్చుకుంటే నాకు తిరుపతి వెళ్ళడం అనేది ఇప్పటివరకు మరపురాని ఈ యాత్ర అది ఇంకో ఇంకా జీవితంలో ఎన్నోసార్లు వెళతాను అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను